ఒకటి ఒకటి రెండు వేల పంతొమ్మిది రెండు నాలుగు రెండు వేల ఇరవై ఒకటి ఆరు రెండు వేల ఇరవై ఒకటి పద్నాలుగు ఎనిమిది రెండు వేల ఇరవై రెండు పద్నాలుగు నాలుగు రెండు వేల ఇరవై మూడు